హలో చెప్పండి అవునండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను తప్పకుండా మీ పేరు చెప్పండి మీకు ఏ వివరాలు కావాలి మీరు రత్న నిర్మల కదా మీరు చెక్ఇన్ చేయడానికి మూడు గంటలు ముందు వచ్చారు కాబట్టి చెక్ఇన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏ ఇన్ఫర్మేషన్ అలాగే మీ బ్యాగ్ వెయిట్ ఇరవై మూడు కిలోల బరువు వెయిట్ వన్ మినిట్ చెప్తాను చూస్తున్నా ట్వంటీ ఫోర్ ఏ వద్ద ఉంది ఇది విండో సీటు అక్కడ కూర్చుకుంటే మీరు జర్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏంటా ఇన్ఫర్మేషన్ ఫ్లైటు కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది కాబట్టి టైమింగ్స్ నేను తెలుసుకొని మీకు మెసేజ్ చేస్తాను చూడండి అలాగే త్వరగా పంపిస్తాను మీరు మెసేజ్ చూస్తూ ఉండండి అలాగే ఫోన్ కూడా చెక్ చేసుకోండి హావ్ ఏ నైస్ డే ఓకే మీ మీ జర్నీ చాలా హ్యాపీగా జరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే బాయ్